పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ముడు పదిహేను మూడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఇరవై పది రెండు వేల ఇరవై మూడు